అన్నీఆస్పత్రులలో ఎక్స్రేలు సీటీ స్కాన్లు ఎమ్ఆర్ఐలు అయితే ఉండలేము లేవండి కానీ రక్త పరీక్ష మూత్ర పరీక్ష బీపీ పరీక్షలు షుగర్ పరీక్షలు ఇవి చేయడానికైతే ఉన్న ఆస్పత్రిలోనే ఫెసిలిటీ అన్నీ అధునాత పరికరాలు ఉన్నాయి కానీ సీటీ స్కాన్ ఎమ్ఆర్ఐ స్కాన్ ఇలా ఎక్స్రేలు ఏవైనా చేయాలి అంటే మాత్రము వాటికి వేరే డయాగ్నస్టిక్ సెంటర్స్కి వెళ్ళాలి అక్కడ అపాయింట్మెంట్ చూసుకొని వాళ్ళు చెప్పిన టైంకి వెళితే వాళ్ళు తీస్తారు అంతే కానీ ఇక్కడ ఉన్న హా హాస్పిటల్స్లో అయితే ఏమీ లేవు అలాంటివే అలాంటి సదుపాయాలు ఏమీ లేవు వాటి కోసం మనం వేరే వాటికి వెళ్ళాల్సిందే వేరే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవాలి అదే చిన్న చిన్న రక్త పరీక్షలు బ్లడ్ టెస్ట్లు ఈ మూత్ర పరీక్షలు అలా బీపీ అవి అయితే ఇక్కడే చెక్ చేస్తారు చెక్ చేసి వెంటనే రిజల్ట్స్ చెప్తారు ఈ సీటీ స్కాను వాటికి మాత్రం బయట బయట వాటికి వెళ్ళి వాళ్ళకి చూయించుకొని ఇది చేయాలి అండి చూయించుకున్నాక ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇస్తే ఆ పరిస్థితినే చెప్తారు రోగికి అనేది పరిస్థితి ప ప వాళ్ళ ఉన్న వ్యాధి లక్షణాలను కానీ వ్యాధి ఇది అని కానీ డాక్టర్సు చెప్తారు అంతే కానీ వాళ్ళ హాస్పిటల్స్లో అయితే లేవు కొన్ని కొన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి కానీ అవి సామాన్యులు భరించ లేరు వాటిని ఉంటాయి ఒక ఒకటో రెండవ హాస్పిటల్స్లో అయితే ఎంఆర్ఐ సీటీ స్కాన్ అని కూడా ఆ హాస్పెటల్స్లోనే ఉంటాయి కానీ ధరలెక్కువుండడం వల్ల వాటిని మాములు మధ్యతరగతి వా వాళ్ళు వాళ్ళు ఇది చేయలేరు అందువల్ల బయట వాటికి వెళ్తుంటారనమాట